మా ప్రాంతానికి చెందిన ప్రధాన కళారూపాలు లేదా చేతి పనులు ఏంటంటే అన్నీ చేతి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు కంసాలీలు సరాబులు చెక్కపని మరియు బంగారపు పని రెండు చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కుండలు చేసుకునే వాళ్ళు ఉన్నారు మట్టి ప్రమిదలు కుండలు చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే చాకలి వాళ్ళు బట్టలు ఉతికేవారు ఉన్నారు అదేవిధంగా కార్పెంటర్స్ చెక్కపని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా అన్నీ రకాల కళారూపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా బట్టలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు బట్టలు అమ్మేవారు ఉన్నారు ఇలా చాలా రకాల చేతి పనులు చేసే వాళ్ళు ఉన్నారు